ఫోటోలు తీసేటప్పుడు నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను ఎందుకు అంటే ఫోటో తీయడం అంటే ఒక ఆర్ట్ అది ఫోటో తీసేటప్పుడు కొంత మంది తల పైకి ఎత్తమంటారు పైకి పెడ తల పైకి పెడతారు కొంత మంది కిందకు పెడతారు కొంత మంది నవ్వరు కొంత మంది మొహం బిగుసుకుపోతారు మరికొంత మంది ఫోటో అంటేనే బిగుసుకుపోతారు మరికొంత మంది భయపడిపోతారు అలాగే కొంతమంది మూతి ముడుచుకొని ఉంటారు అసలు నవ్వనే నవ్వరు అలాంటప్పుడు నేను చాలా ఇబ్బంది పడుతూ ఉంటాను నేనే నేను పడ్డ ఇబ్బందులు అబ్బో మామూలుగా లేవు చెప్పేవి కాదు వారిని నావైపు చూడమంటాను తల పైకి పైకి పెట్టమంటాను మరి కొంతమందికి నవ్వమని చెబుతాను ఎందుకు అంటే నవ్వకపోతే పోటో బాగా రాదు అని చెప్తాను పోటో అంటే ఎప్పుడూ ఉండిపోయేది జీవితాంతం ఫోటో కదండీ ఎన్ని సంవత్సరాలు అయినా ఉండేది అలాగే వంకరగా నిలబడతారు స్ట్రైట్గా నిలబడమని అంటాను కాళ్ళు ఎడంగా పెడతారు లైన్గా దగ్గరగా పెట్టుకుని నిలబడమని చెబుతాను అలాగే ఫోటో తీసేటప్పుడు వారి పొజిషన్ మొదటగా సరి చూసుకోమని అంటాను వారిని సిద్ధపరిచి అప్పుడు ఫోటోని ఎందుకు అంటే ఫోటో అంటే ఎప్పటికీ ఉండేది వారు పది సంవత్సరాలై జీవితాంతం ఫోటో ఉంటుంది మనుషులు లేకపోయినా ఫోటో ఉంటుంది ఎప్పటికి అయినా అందుకని తర్వాత చూసుకున్నా అందుకని ఫోటో అంటేనే ఒక ఆర్ట్గా ఒక ఇష్టంగా ఫోటో తీయాలి ఎప్పుడైనా సరే అని నేను ఎంత ఇబ్బంది పడ్డా కానీ వాళ్ళని సరిచేసి సిద్ధపరిచి చక్కగా ఫోటో తీస్తాను నేను ఎప్పటికీ గుర్తుండిపోయేది ఫోటో అంతే